నేను నా జీవన ఉపాధి కోసం టీచర్గా పని చేస్తున్నాను అంటే ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను నేను ఉపాధ్యాయురాలుగా ఎందుకు చేస్తున్నాను అంటే అది నా కోరిక చిన్నప్పటి నుంచి నాకు ఉపాధ్యాయురాలుగా చెయ్యాలి ఒక్కరికి చదువు చెప్పాలి అందరూ విద్యను నేర్చుకోవాలి అందరికీ విద్య రావాలి ఆ విద్యతోనే అందరు కొంచెం వాళ్ళ తెలివిని వాళ్ళ శక్తిని అంత దృఢంగా పెంచుకుంటారు అని చెప్పేసి నాకు ఉండేది ఇప్పటికీ నేను అలాగే ఉపాధ్యాయులుగానే చేస్తున్నాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను ఆ వృత్తి నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే నాకు పిల్లలకి పిల్లలతో మాట్లాడటము వాళ్ళకి విద్యను చెప్పడము వాళ్ళకి నేర్పించడము అలాగా నాకు చేయడం అంటే చాలా ఇష్టం నా కోరిక కోరిక కష్ట ఎంత కష్టపడితే ఆ కోరిక నెరవేరింది ఏంటి అనేది నాకు తెలుసు అందుకని నేను నా కోరికని నెరవేర్చుకున్నాను నాకు ఉపాధ్యాయు ఉపాధ్యాయురాలుగా ఉండాలి అంటే నాకు ఇష్టం